ఇట్లా మాకు తెలిసిన వాళ్ళు లైక్ సి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఏజ్డ్ వాళ్ళు మైం మైండ్ రిలీఫ్కి మెంటల్ రిలీఫ్ కోసం మన ఏపీలో టెంపుల్స్కి వెళ్ళి దైవ దర్శనం కోసం వెళ్ళాలని అనుకుంటున్నారు